హలో అన్నయా నాకు రేపు ఉదయం పది గంటల సమయంలో ఆటో కావాలి మీరు రాగలరా నన్ను ఒంగోల్ వద్ద నుండి తీసుకోవాలి నేనూ హైదరబాద్ వెళ్ళాలి మేమిద్దరం మాత్రమే మీరొచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేయండి ధన్యవాదాలు అన్నయా